నాకు తెలుగు కాకుండా ఇతర భాషల పుస్తకాలంటే కన్నడం కావచ్చు మలయాాల పుస్తకాలంటే నాకు చాలా ఇష్టము ఆ భాష నేర్చుకుని నాకు ఆ పుస్తకాలు చదవాలని నేను ఎంతో ఆశతో ఉంటాను ఆ బుక్స్ నేను వచ్చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటుంటాను ఎక్కడైనా వేరే స్టేట్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఆ బుక్స్ని రిఫర్ చేసి ఆ బుక్స్ తెచ్చుకుని చదువుతూ ఉంటాను ఇతర భాష సాహిత్య పుస్తకాలంటే నాకు చదవడం చాలా ఇష్టము అదేవిధంగా వేరే భాషలు నేర్చుకోవాలంటే కూడా నాకు చాలా ఇష్టము